ఆంధ్రప్రదేశ్లో వ్యాపారంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు లేదా దూరణాలను ఎలా ప్రభావితం చేస్తుంది లేదా ఉపయోగించుకుంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో వ్యాపారా రంగంలో చాలా గొప్పగా డెవలప్ అవుతుంది ప్రతిరోజు ఎలా ప్రభావితం అవుతుందంటే చాలామందికి చాలా ఒక వ్యాపార అవకాశాలు ఉన్న లభిస్తున్నాయి డిజిటలైజేషన్ ఆటోమేషన్ డేటా విశలేేషణ ఇలాంటివన్నీ చాలానే జరుగుతున్నాయి అభివృద్ధి చెందుతున్నాయి ఈ ఆదాయ ఉత్పత్తి ప్రచారం క్లౌడ్ టీం నిర్వహణ ఇవన్నీ చాలానే జరుగుతన్నాయి ఎందుకంటే ఇప్పుడు స్కా్యాములు గేములు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా ఇలాంటివి జరగ జరిగినప్పుడు మనం సైబర్ సెక్యూరిటీని కొంచెం హై అలర్ట్గా హై టైట్గా అభివృద్ధి చేసుకోవాలి